మా ప్రాంతానికి సంబంధించిన ప్రభుత్వం నుండి మేము ఏమి ఆశిస్తున్నాం అంటే మాకు గవర్నమెంట్ కానీ మాకు గవర్నమెంట్ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించి మరియు గవర్నమెంట్ చెప్పిన పథకాలు అన్నీ నెరవేరిస్తే అది చాలా ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది అని మేము భావిస్తున్నాము ఇంకా కొన్ని కొన్ని ఏవైతే చెప్పారో అవన్నీ నెరవేరితే చ ప్రజలందరు చాలా సంతోషంగా బీదవాళ్ళు చాలా అంటే మరీ ఘోరమైన బీద పరిస్థితి కాకుండా ఒక రకమైన స్థాయిలో ఉంటారు అని నా ఆలోచన